సార్ చెప్పండి యా అవునండి చెప్పండి యా ఒకే అండీ ఎపుడండి మ్యారేజ్ ఒకే ఒకే అండీ రండి యా ఒకే అన్ని ఉంటాయండి వెడ్డింగ్ వెడ్డింగ్ డ్రస్ నుండి అన్ని ఉంటాయి వెడ్డింగ్ డ్రస్ దగ్గర నుండి అన్ని పిన్ టూ పిన్ అన్ని ఉంటాయి లైక్ ఫూట్ వేర్ దగ్గరవరకు వెడ్డింగ్కి సంబందించిన కాంబో మొత్తం ఉంటుందండి ఆఫర్స్ కూడా ఉన్నాయి రండి యా ఉంటుంది అండీ అందులో కూడా క్వాలిటీస్ అనేటివి కూడా ఉంటున్నాయీ మీకు ఎక్కువ క్వాలిటీలో కావాలంటే ఎక్కువ క్వాలిటీలో ఉంటాయి నార్మల్గా కావాలి వన్ టు టైమ్స్ యూస్ అండ్ త్రో అనంటే అలాగా కూడా ఉంటాయి మీరు క్వాలిటీ బట్టి కాస్ట్ అనేటివి కూడా ఉంటాయి ఎంతమ ఎన్ యా అవునండి ఓన్లీ లైక్ ఓన్లీ అబ్బాయి సైడ్ అబ్బాయికే తీసుకుంటునరా లేకపోతే లేడీస్కి కూడా ఎవరికైనా తీసుకుందామననుకుంటున్నారా ఓకే ఫ్యామిలీ మొత్తానికి కావాల్సిన ఫ్యామిలీ అందరికీ కావాలి యా అన్నీ ఉంటాయి సారీస్ కూడా ఉంటాయి లైక్ డైలీ వేర్ సారీస్ నుండి పట్టు సారీస్ వరకు పట్టు సారీస్ వచ్చిసి మా దగ్గర టూ థౌసండ్ నుండే స్టార్టింగ్ ఉన్నాయండి లేటెస్ట్ మోడల్స్తోని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి చూడండి అవి టూ థౌసండ్ నుండే స్టార్టింగ్లో ఉన్నాయి పట్టు సారీస్ వెడ్డింగ్ కలెక్షన్స్ అనేటివి సండే సండే షాప్ క్లోజ్ ఉంటుందండి మండే మార్నింగ్ టెన్కి ఓపెన్ చేస్తాము బట్ మీరు లెవెన్ కల్లా రండి లెవెన్ టూ నైట్ నైన్ టెన్ అయినా పర్లేదు కొంచెం డే టైంలో రండి డే టైంలో వస్తే నైట్ వర్క్ అయినా లేట్ అయిన టైం కంటిన్యూ చేసుకోవచ్చు వర్క్ని రావడమే ఈవినింగ్ అట్లా వస్తే కొద్దిగా లేట్ అవుతుంది కొద్దిగా మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యారంటే వర్క్ తొందర అయిపోతుంది మీకు సెలక్షన్ కావడానికి టైమ్ పట్టుద్ది కద సొ అలా ఒకే అండీ రండి మరి